హలో నేను రాజేష్ని మాట్లాడుతున్నాను నేను నా మొబైల్కి రీఛార్జ్ చేశాను కానీ అది అయ్యిందో లేదో నాకు కన్ఫర్మేషన్ అవ్వడం లేదు నా మొబైల్ నంబర్ తొమ్మిది నాలుగు సున్నా నాలుగు ఒకటి సున్నా సున్నా ఇరవై ఐదు నేను మళ్ళీ రీఛార్జ్ చేస్తే నా అమౌంట్ నాకు తిరిగి వస్తుందా లేదా నువ్వు ఏమైనా చెప్పగలవా సతీష్